నేను ప్రయత్నించిన వంటకాల్లో నాకు అత్యంత గొప్ప సవాలుగా అనిపించిన వంటకం చేపల పులుసు ఎందుకనగా చాపలు ఊరికనే ఉడికిపోతాయి అలాంటి చేపల పులుసు చేసేటప్పుడు ముక్కలు విరగకుండా వంట చేయడం అనేది చాలా గొప్పతనం బాగా నేర్పు ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలరు మా అమ్మగారు బాగా చేస్తారు చేపల పులుసు కానీ ఆ చేపల పులుసు నేను నేర్చుకోవడం ఆ అనుభవం నాకు చాలా బాగా నచ్చింది నేను మొదటిసారిగా ప్రయత్నించినప్పుడు అది ముక్కలు విరిగిపోయాయి తర్వాత అమ్మను దగ్గర పెట్టుకొని కొన్ని చిట్కాలు తెలుసుకొని ఆ వంటను నేను చేయడం వల్ల నేను గొప్ప విజయాన్ని సాధించాను ఎందుకంటే చేపల పులుసు ముక్కలు విరగకుండా మంచిగా రావడం నేను గమనించాను దానికి నేనేం నేర్చుకున్నానంటే ముందు పులుసు మరిగిపోయిన తరువాత ఆ తరువాత ముక్కలు వేసి మూత పెట్టి ఉంచినచో ముక్కలు కదలకుండా విరిగిపోకుండా ఉంటాయి ఉప్పు కారం వర అన్ని ముందుగానే మనం సరిపడా వేసుకోవాలి ముందుగానే చెక్ చేసుకోవాలి సరిచూసుకోవాలి ఆ తర్వాత మాత్రమే ముక్కలు వేయాలి అలా వేసినచో ముక్కలకి ఉప్పు కారం పట్టి ముక్క కూడా విరగకుండా ఉంటుంది ఈ అనుభవం నుండి నేను ఈ చిట్కా నేర్చుకున్నాను దీనివల్ల ఇప్పుడు చేపల పులుసు ప్రతిసారి నేనే చేసేస్తున్నాను అది కూడా ముక్క విరగకుండానే ఈ అనుభవం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కూడా దీన్నించి నేను ఇంకా కొత్త కొత్త చిట్కాలు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాను